నేను మా స్కూల్ లో లేదా కాలేజీ లో నేను మా స్కూల్ లోనే నేర్చుకున్నాను అండి భారతీయ శాస్త్రవేత్తల గురించి ఎందరో గురించి తెలుసుకున్నాను అందులో నాకు ప్రసిద్ధిగాంచిన తెలిసినవారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి ఈయన ఒక గొప్ప సైన్స్ సైంటిస్ట్ గా శాస్త్రవేత్తగా పేరుగాంచారు అండి ఆయనను చూసి మనం ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నా అనుభవం నా కోరిక నేనైతే శాస్త్రవేత్తల్లో నాకు ఇష్టమైన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన నేను నాకు ఇన్స్పిరేషన్ గా నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తీసుకున్నాను నేను వారి గురించి ఎన్నో విషయాలు వారు రాసిన పుస్తకాలు వారు చేసిన శాస్త్రవేత్తలు అది ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రయోగాలు అవి అటిటి గురించి నేను ఎంతో వివరణగా పూర్తిగా చదివానండి ఆయన రాసి ఉంటే ఆయన చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఇన్స్పిరేషన్ కథలు అయిన ఎంతో బాగా రాశారండి ఆ కథలు చదువుతుంటే మనకి ఆ కథలో మనం లీలమైనట్టు లీలమైపోయినట్టు ఉంటుందండి అలా రాశారు ఆయన కథలు అది అయినా ఆయనకే తెలియాలి ఆయన ఎలా రాశారో మరి అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మన దగ్గర లేనందువల్ల నేను ఎంతో బాధపడుతున్నాను ఆయన మన భారతదేశంలో ఒక శాస్త్రవేత్తగా ఉన్నందుకు మన భారతదేశం ఎంతో గర్వపడాలి అని గర్వపడుతుంది కూడా ఆయన ఎంతో పేదవాడండి న్యూస్ పేపర్స్ వేసుకొని మరీ తన జీవన విధాయన్ని కొనసాగించారు అలాంటి వ్యక్తి ఇప్పుడు శాస్త్రవేత్తలకే దేవుడయ్యాడు అంటే సైంటిస్ట్ ద గాడ్ ఆఫ్ సైంటిస్ట్ అయినాడంటే ఎంత గొప్ప వ్యక్తిగా మనము ఆయన ఎదిగారో చూడవచ్చు